ఐపీఎల్ల నాకు ఇష్టమైన అంటే ఆర్సిబి ఆర్సిబి అంటే చాలా బాగా ఇష్టం అందరికీ ఆర్సిబి అంటే అందరికి తెలుసు కావచ్చు విరాట్ కోహ్లీ కెప్టెన్ క్రికెట్ మన క్రికెట్ ఆడటం వల్ల చాలా ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ మీద అందరూ కెప్టెన్స్ మీద కోహ్లీ మీద అందరి మీద చాలా బాగా మనం పొగుడుతాం వాళ్ళని కాకపోతే వాళ్లు మనకి ఎన్నిసార్లు వాళ్ళు మనల్ని విన్ చేద్దామన్న కాని మనం చేయలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే చాలా బాగా వాళ్లకి ఇంకా ఉంటుంది మనకి ఇంకా ఉంటుంది కాకపోతే మనం ఏంటిదంటే ఫస్ట్ మనం వాళ్ళని తిట్టుడు బంద్ చేయాలి వాళ్ళని తిట్టుడు బంద్ చేసి వాళ్ల మీద ప్రాంక్స్ వీడియోస్ ఇట్లా బంద్ చేసి వాళ్ళ మీద ట్రోలింగ్ వీడియోస్ బంద్ చేసి చాలా బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎంకరేజ్ అవుతారు వాళ్లు ఈసారి పక్కా గెలుస్తారు నాకు అంత నమ్మకం ఉంది ఇంత నమ్మకం పెట్టుకొని ఉన్నా నేను కాకపోతే వాళ్లు ఏంటిదంటే ఫస్టు వాళ్లకు ఇంకా మనం విన్ చేయాలి ఆర్సిబి విన్ చేయాలి విన్ చేయాలే విన్ చేయాలి అని ఉంటుంది కాకపోతే వాళ్లు ఏంటిదంటే ఫస్టు వాళ్ళ దగ్గర ఉన్నంత ఆడుతురు కాకపోతే వేరే వేరే వాళ్ళు వేరే టీం ఆపోజిట్ టీం వాళ్ళు ఇగ వాళ్ళు ఏం చేస్తురో తెలవదు వాళ్ళు కావాలని ఓటు చేస్తురు కావాలని కరెక్ట్ టైంకి కొన్ని టెన్ పాయింట్స్ ఉండంగానే అవుట్ చేస్తురు వాళ్ళు ఎందుకో అర్థం కావడం లేదు కాకపోతే ఈసారి అయితే పక్క విన్ చేస్తారు ఇగ విరాట్ కోహ్లీ మీద బాగా హోప్స్ పెట్టుకుందం ప్రాంక్ వీడియోస్ ట్రోలింగ్ వీడియోస్ బంద్ చేయుండ్రి ఇగ అందరూ బంద్ చేసి చాలా బాగా కోహ్లీని ఎంకరేజ్ చేయండి ఇంకా కెప్టెన్స్ని ఎంకరేజ్ చేయండి ప్లేయర్స్ని అందరు చాలా బాగా ఆడుతారు అందరి మీదికి ఇట్లా ట్రోలింగ్ చేయకండి ప్లీజ్ ఆర్సిబి బరాబర్ విన్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పక్కా